నాకు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్స్ సిస్టం ఎందుకు మార్చారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం సిస్టం మార్చేటప్పటికీ స్టూడెంట్కి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది కష్టంగా అనిపిస్తుంది అదొక మైనస్ పాయింట్ ఉంది ఇంకోటి ఏంటంటే దానివల్ల ప్లస్ పాయింట్ ఉందనుకోండి ఎందుకంటే మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తాం కానీ కొంతమంది రాయని వాళ్ళు రాయలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇంకా ఏంటంటే ఎడ్యుకేషనల్ సిస్టం ఒకటి ఇంకటి ఏంటంటే క్యాస్ట్ క్యాస్ట్ వేరియన్స్ కానీ ఇలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఉంటే సొసైటీ చాలా బాగుంటుంది అలాగే